నమస్తే అండి చెప్పండి అవునండి ఈ పండుగా అండి దసరా అయిపోయాక మంగళవారం వస్తుంది కదండీ ఆ మంగళవారం జరుపుతారండి పండుగా ఈ స్టోరీ అంటే పైడితల్లి అమ్మవారు ఉన్నారు కదండీ వాళ్ళ బ్రదర్ అంటే రాజులనమాట బొబ్బిలి రాజులు విజయనగరరాజులకి గొడవవుతుంది ఆ గొడవ వల్ల యుద్ధం కూడా అవుతుంది అది ఆపడానికి ఈ అమ్మవారు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తారు కానీ ఆ వాళ్ళు ఆపలేదు ఇలా ఉపవాసం చేసి ఇలాగా ఇలా చనిపోతున్నాను నేను విగ్రహం అయి ఉంటాను చెరువులో అని చెప్పెదనమాట పనిచేసినోళ్ళకి క అవునండి అవునండి ఇది త్రీ డేస్ అవుతుందండి పండుగా సోమవారం మంగళవారం బుధవారం సోమవారం మామూలుగా ఉంటుంది మంగళవారం సిరిమానోత్సవం అని అవుతుందండి ఇది పూజారికి కళ్ళోకొచ్చి చెప్తుంది ఫలానా దగ్గర చెట్టు ఉంటుంది అది నరికు తీసుకురండి అని అందరూ వెళ్ళి ఆ చెట్టుని తీసుకొస్తారు తీసుకొచ్చి దాన్ని బాగా రెడీ చేసి పూజలు అయి చేస్తారండి చేశాక ఇది మంగళవారం రోజు ఇది ఉలగించి ఇస్తారండి మొత్తం విజయనగరం అంతా కోట చుట్టూ తిరుగుతుంది అవును ప్రభావం అంజి రథం అని ఇలా చాలా రకాల రథాలుంటాయండి ఇవన్నీ తిరుగుతాయండి ఆ సిరిమానుతో పాటు ఇది చూడ్డానికి చాలా మంది వస్తారండి ఈ చుట్టుపక్కల ఊర్లు రాష్ట్రాల్నుంచి కూడా వస్తారండి అలా బా జరుగుతుంది ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా అవుతుందండి జాతర అవుతుంది అన్ని రకాల వస్తువులు కూడా వస్తాయి ఉంటాయండి దొరుకుతాయి మనకి మీరెప్పుడు వస్తారండి చూడ్డానికి ఓకే అండి ఇక్కడ హోటల్లో బుక్ చేస్తానండి దగ్గర్లో ఓకే అండి సరే అండి థ్యాంక్ యూ అండి